అండి మాకు ఫంక్షన్ ఒకటి ఉన్నాదండి దానికి పా దానికి పాలు కావలి మాకు వంద లీటర్లు అది మంగళవారం అండి మూడు రోజుల్లో ఆ అదే మంగళవారం అండి వచ్చే వారం మంగళవారం అంటే వంద లీటర్లతో మేమే తోడు పెట్టుకుంటాం అండి పెరుగు మేమే తోడు పెట్టుకుంటాము ముప్పై లీటర్స్ ఏమో పెరుగు తోడు పెట్టుకొని ఇంకో ముప్పై లీటర్లు ఏమో ఆ అది పన్నీర్ రోటి చేస్తా అన్నాడు మిగతా వీటితో ఏమో స్వీట్ ఏదో ఉన్నదంట అంటే మేము రాజులమండి అవి ఏంటంటే కొంచెం పెద్ద పెద్దవాళ్లు అందరూ గట్టా వస్తారు పెద్ద పెద్దవాళ్లు అందరూ వస్తారు కదా అని వంటవాడు ఏమన్నాడంటే మేమే లే మాకు తెలిసిన వాళ్ళు మేమే తెచ్చేసుకుంటాము అన్నాడు తెచ్చేసుకుంటాము అంటే వద్దు ఇక్కడ త తయారు చేద్దాం పన్నీర్ కూడాను బాగుంటుంది మనకి టెస్ట్ బాగొస్తది అన్నాడు ఎందుకంటే మేము పట్టుకెళ్ళి అక్కడ పెట్టేస్తే చేసే భాద్యత వాడిది అదే మా తమ్ముడిది కిరాణా కొట్టు ఉందండి అక్కడ ఏ పాలు ఏ ఫ్రిజ్లు ఉంటాయి కదండి వాళ్ళది గుంట గుంట ఫ్రిజ్లు అదే ఆటో నేను చూస్తాను మాకు కారుందండి కార్ వేసుకొచ్చేస్తాను కార్లో పెట్టుకెళ్ళిపోతాము లేదు లేదు లేదు తీసుకొచ్చేద్దాం తీసుకొచ్చేస్తాం మీకు మీకు పొద్దున మధ్యాహ్నం కల్లా తీసుకొచ్చేస్తాం కదా మా మా మాది బాధ్యత మరి లీటర్ ఎలా పడుతుంది మరి అవు వంద లీటర్లు తీసాం మరి యనభై ఐదండి యనభై రూపాయలు చేయండి లేదులేదు వంద మేము మేము మండి ఎక్కడికి వెళ్ళేది మీ దగ్గర మొన్న ఓ సారి మా వాళ్ళు ఫంక్షన్ పెట్టించుకున్నారు ఫంక్షన్లో ఇలాగ బాగుంది మొత్తం బాగుంది అని చెప్పి మేము ఎక్కడికి వెళ్లకుండా ముందు ముందు మీ దగ్గరకి వచ్చాం మీరు మీరు ఏమనుకు మీరు నిజం అనుకున్న పర్లేదు అబద్దం అనుకున్న ముందుగానే మీ దగ్గరకి వచ్చాం సరే అండి ఫుల్ ఎంజాయ్ లెండి అడ్వాన్స్ రెండు వేలు రాసుకోండి డబ్బుల్ టె అంటే అడ్వాన్స్ తెసుకుంటారని దీమలో లేము మీరు ఇక్కడి కొత్తే సడన్గా రెండేళ్ళు అడిగారు అని చెప్పి నేను ఇంకా నేనున్నాయి ఇచ్చేస్తాను సరే అండి